ఎవరు సార్ సార్ ఏమి లేదు మీ దగ్గర నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను కదా దాని కోసం ఏంటంటే మేము ఎక్స్ట్రా మెళకువలు ఎక్స్ట్రాగా నేర్చుకోవాలంటే మీ దగ్గర ఏమన్న కానీ సమయం మాకు కేటాయిస్తే మేము దగ్గర నుండి వచ్చి నేర్చుకుంటాం సార్

అదే సార్ నాకు మార్నింగు చేయిస్తున్నారు మీరు ఈవెనింగ్ టైంలు కూడా మాకు నేర్పిస్తామంటే మీ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా పేమెంట్ అయిన కట్టి మేము నేర్చుకుంటాం సార్ ఎక్క ఏ దూరాభారం వెళ్ళేటప్పుడు ఎలా పోవాలి ఏంది ఇది యాక్సిడెంట్లు కాకుండా మీరు మాకు మెళకువలు నేర్పిస్తే నేర్చుకుంటాం

సరే సార్ సరే సార్ సరే సార్ అందుకని సార్ మీకు కాల్ చేస్తుంది ఏంటంటే మేము నేర్చుకోడానికి మీకు ఎప్పుడు వీలు అయితే అప్పుడు మమ్మల్ని పిలిస్తే మేము వస్తాం అండి సరే సార్ థ్యాంక్ యూ సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్

హలో హలో సరే సార్ థ్యాంక్ యూ సార్